భారతదేశంలో వివిధ రాష్ట్రాలను బట్టి వివిధ ఆహార పదార్ధాలు వండుకుని తింటారు ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఆహార పదార్ధం దొరుకుతుంది ఈ నార్త్ ఇండియాలో ఎక్కువగా జొన్నలతో తయ జొన్నలతో తయారు చేసుకున్న రొట్టె ఎక్కువగా తింటారు సౌత్ ఇండియన్స్ అయితే ఎక్కువగా ఆ ఆహారం తింటారు అన్నం తింటారు ఎక్కువగా మళ్ళీ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా గోధుమలు జొన్నలతో తయారు చేసిన రొట్టె తింటారు ఆ రొట్టెలోకి పప్పు లేదా శెనగలతో వండుకున్న కూర ఎక్కువగా తింటారు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మహారాష్ట్ర గుజరాత్ వాళ్ళు అయితే ఎక్కువగా రొట్టె తినడానికి ఇష్ట పడతారు మన సౌత్ ఇండియన్స్ మన మన ఆంధ్రప్రదేశ్ ఉన్న తెలంగాణాలో ఎక్కువగా అన్నమే తింటారు అన్నం తినడానికే ఇష్టపడతారు మళ్ళీ ఇటు తమిళనాడు కేరళాలో వచ్చే సరికి కేరళాలో ఎక్కువ కొబ్బరి తోటలు పండుతాయి కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొబ్బరి నూనె బాగా దొరుకుతుంది కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటారు వాళ్ళకి టోటల్ ప్యూర్ కొబ్బరి నూనెనే వాడుతారు ఆ కొబ్బరి నూనెతో అన్ని చిరు తిండ్లు కూడా ఎక్కువ కొబ్బరి నూనెతోనే వేస్తారు అన్నీ కొబ్బరి నూ కొబ్బరి నూనె కావలసిన వస్తువులనే వాళ్ళు వాడతారు కాని ఇప్పుడు మన మన పాత వంటకాలు వచ్చేసి ఎక్కువగా బామ్మలా పద్ధతి ద్వారానే వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా పిండి వంటకాలు తయారు చేస్తూ ఉంటారు పిండి వంటకాలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఈ అ అన్నము మనము ఎక్కువగా అన్నం లేనిది ఏమి తినము ఎక్కువగా మనము రొట్టె తినడానికి ఎక్కువగా ఇష్టపడము